ఆ నేను ఫస్ట్ ప్రాడక్ట్ వచ్చి నేను షర్ట్ పెట్టానండీ షర్ట్ చాలా బాగంది ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి షర్ట్ని నేను చూసాను ఆ షర్ట్ మెటీరియల్ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఆ నేత కానీ లేకపోతే ఆ బట్టలు కానీ లేపోతే ఆ బటన్స్ స్టైల్ కానీ చాలా యూనిక్గా ఉందండీ ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నేసారు నేను ఈ షర్ట్ వెంటనే నెక్స్ట్ రోజు నేను వేసుకోవడం జరిగింది మా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు ఈ షర్ట్ ఎక్కడ తీసుకున్నావు నువ్వు ఈ షర్ట్ ఎక్కడ కొన్నావని చెప్పి చాలా మంది అడిగారు నేను కూడా వాళ్ళకి నేను ఇలా ఇలా అని చెప్పాను వాళ్ళు కూడా పెట్టుకుంటా అన్నారు ఇది చాలా మంచిగా అనిపించిందండి ఈ ఎక్స్పిరియన్స్ ఇది చాల బాగుంది ఫస్ట్ ఎక్స్పిరియన్స్ నాకు పాజిటివ్ నాకు చాలా పాజిటివ్ గా అనిపించిందండి